నాకు చేతి కళలు అనగా చాలా అభిమానం ఎక్కువ చాలా ఆసక్తి ఎక్కువ నేను చాలా ఇష్టపడతాను వాటిని నేను చేసింది ఎవరికైనా ఇవ్వడానికైనా ఇష్టపడతాను ఎవరైనా చేసింది అయినా నేను తీసుకోవడానికి ఇష్టపడతాను చిన్నప్పుడు నా చిన్నతనంలో గ్రీటింగ్ కార్డులు అందరు ఇస్తే మేము గ్రీటింగ్ కార్డులు తయారు చేసేవాళ్ళం ఎలా తయారు చేసేవాళ్ళం అంటే ఒక హీరో బొమ్మ లేదా హీరోయిన్ బొమ్మ మనం పేపర్ న్యూస్ పేపర్లో కట్ చేసుకొని వార్తా పత్రికలో కట్ చేసుకొని దాని కాగితం ముక్కతో వెనక దానికి కవర్లా చేసి అన్నం మెతుకులతో అంటించి లేదా గమ్తో అతికించి దాంట్లో ఒక చాక్లెట్ పెట్టేసి ఈ గ్రీటింగ్ కార్డ్ అందులో పెట్టేసి ఇచ్చేవాళ్ళం ఇంకా లేదు అంటే ఎవరిదైనా పుట్టినరోజు అయితే పేపర్లో పేపర్ పేపర్లో పేపర్ పేపర్లో పేపర్ పేపర్లో పేపర్ పేపర్లో పేపర్ పెట్టేసి చివరికి వాడికి ఏది లేకుండా దాన్ని పెద్ద గిఫ్ట్గా చూపించేటట్టు చేసేవాళ్ళం అటువంటివి నాకు చాలా ఇష్టమైనవి